నా ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ ఎస్టీఈఎం యొక్క వివిధ అంశాలను ఉపయోగిస్తూ మెరుగు పడుతుంది ఉదాహరణకు మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలు వైద్యులు రోగుల్ను మరింత ఖచ్చింతంగా నిర్ధారించడానికి మరియు చికిత్స చేయడానికి అనుమతిస్తాయి మెడికల్ రోబోటిక్స్ వైద్యులు మరింత ఖచ్చితమైన మరియు ఖచ్చితమైన శస్త్ర చికిత్సలు చేయడానికి అనుమతిస్తుంది మరియు జన్యుశాస్త్రం మరియు కణ జీవశాస్త్రం కొత్త చికిత్సలను అభృద్ధి చేయడానికి అనుమతిస్తుంది మెడికల్ ఇమేజింగ్ సీటీ స్కాన్లు ఎంఆర్ఐలు మరియు పిఈటీ స్కాన్లు వంటి మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలు వైద్యులు రోగుల శరీరాలను లోతుగా చూడడానికి అనుమతిస్తాయి ఇది వైద్యులు రోగులును మరింత ఖచ్చితంగా నిర్ధారించడానికి మరియు చికిత్స చేయడానికి అనుమతిస్తుంది మెడికల్ రోబోటిక్స్ మెడికల్ రోబోట్లు వైద్యులు మరింత ఖచ్చితమైన మరియు ఖచ్చితమైన శస్త్ర చికిత్సలు చేయడానికి అనుమతిస్తాయి రోబోట్లు వైద్యుల చేతులను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతాయి మరియు కూడా శస్త్ర చికిత్సలు పని తీరును మెరుగుపరుస్తాయి జన్యు శాస్త్రం మరియు కణ జీవశాస్త్రం జన్యు శాస్త్రం మరియు కణ జీవ శాస్త్రం కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడానికి అనుమతిస్తుంది ఉదాహరణకు జెన్యు థెరఫీ కొన్ని వ్యాధులకు మూల కారణాన్ని లక్ష్యంగా చేసుకోడానికి సహాయపడుతుంది ఈ ఎఎస్టీఈఎం టెక్నాలజీలు నా ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి వారు రోగులకు మరింత ఖచ్చితమైన మరియు ఖచ్చితమైన రోగ నిర్ధారణ మరియు చికిత్సను అందించటంలో సహాయపడుతున్నారు ఎస్టీఈఎం టెక్నాలజీలు నా ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపరచడానికి భవిష్యత్తులో కూడా సహాయపడతాయని నేను నమ్ముతున్నాను కొత్త టెక్నాలజీలు కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడంలో మరియు రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతాయి